ఆ జియాకి టైలర్స్ షాప్ నుండి మాట్లాడుతున్నాం మాకు సూట్ కావలి మ్యాడం బర్త్ డే అకేషన్ ఉంది మి ఏ ఏ ఏ మి ఏదైనా క్లాత్ అవైలబుల్ ఉంటుందా మ్యాడం మేము పక్ మెజర్మెంట్స్ మ్యాడం ఎన్ని మీటర్లు అవసరం అవ్వుద్ది మ్యాడం అన్ని కలర్స్ ఉంటాయా మ్యాడం ఫార్మల్ స్యూట్ అయితే ఎంత అవ్వుద్ది మ్యాడం మ్యారేజ్ స్యూట్ కి అయితే ఏంటి మ్యాడం బక్కగా ఉంటాం మ్యాడం ఈ అరవింద్ కాటన్ ఉంటుంది మ్యాడం అరవింద్ కాటన్ అరవింద్ కాటన్ ఉంటుందా కంపెనీ ఇన్ టైం లో ఇ ఇస్తరా అది స్టిచింగే ఒన్ డ్రెస్ కి ఎంత అవ్వుద్ది మ్యాడం కలర్ షేడ్ అవ్వడం కాని ఏమి చిరిగిపోవడం కాని అటువంటివి ఏటి ఉండవు అయ్ మ షాప్ కి రావాల మ్యాడం లేపోతే ఆన్లైన్ డెలివరీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారా